మేము మా గృహ రుణం కోసము ఇంటి ఇంటిపైన లోన్ పెట్టాలనుకుంటున్నాము ఇంటికి కావాల్సిన పేపర్స్ ఇంటి కాగితాలు కావచ్చు లేకపోతే పొలం కాగితాలు కావచ్చు అవన్నీ మేము లోన్ కోసము పెట్టాలనుకుంటున్నాం ఒక్కొక్కసారి వాళ్ళు మేము పెట్టిన లోనుని వాళ్ళు రిజెక్ట్ చేస్తారు కొన్ని పేపర్స్ ఏమైనా కరెక్ట్ లేకుంటే ఇంటి ఇంటి పన్నులకి సంబంధించిన ఇది కావచ్చు కరెంటు బిల్లుకి సంబంధించినది కావచ్చు అటువంటివి ఏవి సరిగ్గా లేకపోయినా లోన్ వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఇంటికొచ్చి కూడా వాళ్ళు చెక్ చేసి వెళ్తూ ఉంటారు అదేవిధంగా మా సంతకాలు ఇంట్లో వాళ్ళ సంతకాలు అందరూ సంతకాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది కూడా వాళ్ళు చెక్ చేస్తారు ఇంకా ఇంటిలో ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏమేం జాబులు చేస్తున్నారు మెయిన్ క్యాండిడేట్ ఏం జాబ్ చేస్తున్నాడు ఎంత లోన్ కావాలి మీరు నెలకి ఎంత కట్టగలరు ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళకి మేము అప్పచెప్పాల్సి ఉంటుంది బ్యాంక్ మేనేజర్ వచ్చేసి ఇంటికోచ్చి చెక్ చేస్తారు ఇంకా మీరు సరిగ్గా లోన్ పే చేస్తారా చేయలేరా పక్కింటి వాళ్ళని కూడా వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారు వాళ్ళు కట్టగలరా లేరా మేము పనిచేసే చోట కూడా వాళ్ళకి మంత్లీ జీతం పడుతుందా లేదా అనేది బ్యాంకు బ్యాలెన్స్ని కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు మంత్లీ ఆదాయం ఎంత ఇయర్కి వచ్చేసి ఆదాయం ఎంత అవన్నీ చెక్ చేసుకుని వాళ్ళు వెళ్తారు ప్రతిదీ వాళ్ళు అంతా చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు మనకి లోను ఇస్తారు